హలో అవునండి చెప్పండి ఓకే చేస్తాము అండి ఎలాంటి రిపేర్ అయినా మేము చేస్తాము

మేము పంపించాలన్నా మేము మీ ఇంటి దగ్గరకి పంపిస్తాము లేకపోతే మీరైనా ఇక్కడికి రావచ్చు మేము పంపించాలంటే కొన్ని చార్జేస్ మనీ పైసలు కావాలండి చార్జస్ పడతాయి పంపిస్తాము అండి ఇప్పుడు మీరు ఇచ్చిన ఒక టూ త్రీ డేస్లో మేము రిపేర్ చేసి ఇస్తాము అండి అవును ఆరు నెలల వరకు అయితే గ్యారెంటీ ఉంటుంది అండి ఇక మీరు వాడుకున్న విధానం బట్టే ఉంటుంది గ్యారెంటీ ఏదైనా ఓకే రెండు మూడు రోజులల్లో చేసి ఇస్తామండి లేదు లేదు కంపల్సరీ ఒక రెండు మూడు రోజులైనా పడుతుంది ఆ రిపేరుకి అలా అంటే పైసలు ఇక్కడ పైసలు విషయం కాదమ్మ ఇక్కడ పని రెండు మూడు రెండు మూడు రోజులు పడుతుంది ఆ రిపేర్కి అందుకని కావాలంటే మీకు తొందరగా కావాలంటే వేరే షాపు అయినా చూసుకోండి కానీ మేమైతే టూ త్రీ డేస్ అయితే టైమ్ పడుతుంది మేము వాట్సాప్ చేస్తామమ్మ ఓకే థ్యాంక్ యూ